నేను యాప్లో ఇచ్చిన ట్రాకింగ్ దాన్ని చూస్తాను ఎక్కడ వస్తుంది ఏమని లేదా కస్టమర్ సర్వీస్ వాళ్ళ నెంబర్ ఏదన్నా ఇచ్చి ఉంటే వాళ్ళను సంప్రదిస్తాను ఇలాంటివి నేను చేస్తాను ఒకవేళ నా గ్యాజెట్ వాళ్ళ డెలివరీ ఎటువంటి డీటెయిల్స్ ఏమి నాకు అందుబాటులో లేకపోతే నేను ఇలాంటివి చేస్తాను